అవునండి చెప్పండి ఎవరు చెప్పండి చార్ట్స్ ఉంటాయండి అన్నీ కంపాసా అండి అన్నీ ఒక బాక్స్లో వస్తాయి అవునండి వస్తాయి ఉన్నాయి ఉన్నాయి జిరాక్స్ కొట్టానికి ఉన్నాది జిరాక్సు మీకు ఒకవేళ లార్జ్ లార్జ్లో ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నారనుకో అమౌంట్ అనేది తక్కువ పడుతుంది ఒకవేళ సింగిల్ సింగిల్గా తీసుకుంటే టూ రూపీస్ జిరాక్స్ కలర్ అయితే ఫిఫ్టీన్ తీసుకోవచ్చు ఇంకొకటి మా దగ్గర సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఒక్కటి ఫిఫ్టీన్ రూపీస్ అండి ఒక పేపర్ టూ రూపీస్ మీరు లార్జ్ క్వాంటిటీలో తీసుకుంటే తక్కువ పడుతుందండి బండిల్ బండిల్ తీసు మా దగ్గర ఇలా ఏ ఏ వన్ నుంచి ఏ సిక్స్ షీట్స్ ఉంటాయండి అవైలబుల్గా ఉంటాయండి మా దగ్గర అది లొకేషను దుర్గా నగర్ అండి ఆరంభర్లో ఆరంభర్ సైడ్ ఉంటుంది ఓకే అవన్నీ ఉంటాయండి లార్జ్ క్వాంటిటీలో మేము అమ్ముతాము ఇంకొకటి మా దగ్గర సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ ఏ టూ జెడ్ ఉంటాయండి మా దగ్గర స్టేషనరీ ఎందుకంటే ప్రైజ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ నార్మల్ వంద రూపాయలు ఉంటాయండి మా దగ్గర ఎక్కువ క్వాంటిటీవే ఉంటాయి రాండి ఓకే ఓకే త్యాంక్ యూ